హలో బ్యాంక్ మ్యానేజరా అండి అయితే నా నాకు సేవింగ్స్ అకౌంట్ మీ బ్యాంక్లో ఉందండి నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అయితే నేను ఎలా తీసుకోవాలో కొంచెం చెప్పగలుగుతారా నాకు ఎస్బీఐలోనే సేవింగ్స్ అకౌంట్ అండి పోస్ట్లో వచ్చిందనుకుంటా అండి వారం క్రితం ఓకే అంటే మీ ఎస్బీఐ ఏటీఎంలోనే పనిచేస్తుందా వేరే ఏ బ్యాంక్లో అయినా పనిచేస్తుందా అండి మేము ఏటీఎం ద్వారా కాకుండా ఆన్లైన్లో గిట్లా ఏమైనా తీసుకోవచ్చా అండి ఏవన్నా యాప్ల ద్వారా గానీ వెబ్సైట్లలో గానీ ఓకే ఓకే ఓకే ఓకే అండి నేను బ్యాంక్కి రావాల్సిన అవసరం లేదుగా అండి ఈ ఏ పనులకి ఓకే అండి యా అండి యోనో యోనో ఎస్బీఐ ప్లే స్టోర్లో దొరుకుతుందా అండి ఓకే అండి నేను నా ఖాతా బుక్ నంబర్ నా ఫోన్ నంబర్ తోటి రిజిస్టర్ కామ్మంటారా ఓకే అండి ధన్యవాదాలు అండి